నా జిల్లాలో చాలా ప్రార్థనా స్థలాలు ఉన్నాయి వీటిలో చాలా హిందూ మందిరాలు కొన్ని ముస్లి ముస్లిం మసీదులు మరియు చర్చులు ఉన్నాయి ఈ స్థలాలు ప్రజలు మతపరమైన సేవలను నిర్వహించడానికి ప్రార్థన చేయడానికి మరియు ఇతర మతపరమైన పనులను చేయడానికి ఉపయోగించబడతాయి అవి ప్రజలు కలిసి వచ్చి తమ సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వాన్ని పంచుకోవడానికి కూడా ఉపయోగించబడతాయి ఈ సాంప్రదాయాలు మరియు పండుగలు నా జిల్లా సంఘానికి మరియు గుర్తింపుకి చాలా ముఖ్యమైనవి అవి భిన్నమైన సంస్కృతుల మరియు మతాల ప్రజలు కలిసి వచ్చి కలిసి జీవించడానికి సహాయపడతాయి అవి మన జిల్లాకు ఒక ప్రత్యేకతమైన గుర్తింపును ఇస్తాయి మరియు మన జిల్లాను ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా మారుస్తాయి సంవత్సరంలో జరుపుకునే కొన్ని పెద్ద పండుగలు పెద్దింటి అమ్మవారి జాతర రంజాన్ విజయదశమి లేదా దసరా క్రిస్మస్ హోలీ ఈద్ గణేష్ చతుర్థి దుర్గ పూజ మహా మహాశివరాత్రి సరన్న వరాత్రి ఈ పండుగలు మన జిల్లాలోని వివిధ సంస్కృతులు మరియు మతాలను జరుపుతాయి